హలో సార్ నేను కొన్ని సమస్యల వల్ల ట్యాక్సీని రద్దు చేసుకుంటున్నాను నా అడ్వాన్స్ డబ్బులు మొత్తాన్ని డబ్బులు రూపంలో కానీ ఫోన్పే రూపంలో కానీ వెయ్యండి